చెప్పండి

సో అప్పుడు చాలా మంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు కదా చాలా మంది అయితే రావడానికి ట్రై చేసారు మన లొకాలిటీ నుంచి అయితే చాలా మంది అయితే విసిట్ అవుతారు అందరం కలిసి వెళ్తాము కాబట్టి మరి ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళకు మరి ఫుడ్డు ప్రొవైడ్ ఎలా మరి మనమే తీసుకువెళ్ళడమా లేకపోతే వాళ్ళకీ మనమే వంటలు చేసుకుంటామా

అది అయితేనే బాగుంటుంది ఎందుకంటే బయట రెస్టారెంట్లలో ఈ ఏజ్డ్ పర్సన్స్ తినలేరు ఆ ఫుడ్డు ఫుడ్ అంత ప సరిగ్గా పడదు ఓకే ఓకే